డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేవి ఇవాళ రేపటిలో చాలా ఉపయోగకరమైనవి ఇప్పుడు ఉన్న దానిలో మనిషికన్నా ఎక్కువ డాక్యుమెంట్స్ కా పేపర్లకే ఎక్కువ విలువ ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రజల్లో కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది కాబట్టి డాక్యుమెంట్ అనేది ప్రతి ఒక్కరకి ఉంటుంది ఇప్పుడు ఉన్న ప్రతి ఒక పర్సన్ ప్రతీ ఒక్క వ్యక్తికి డాక్యుమెంట్స్ అనేది చాలా అవసరం వాళ్ళకు సంబంధించిన భూములు భూములు ఇండ్లకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ కూడా అవసరం ఇప్పుడు ఉన్న చట్ట పరంగా డాక్యుమెంటరీ దేశం తీపియాలి అంటే ఖచ్చితంగా మనం పోవాల్సింది రిజిస్టర్ ఆఫీస్ అక్కడ మనం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనకు కావాల్సినా అధికారులు ఉండరు సైన్ మనం మనకు మనకు సంతకం పెట్టడానికి అధికారులు ఉండరు వాళ్ళు వెళ్ళినప్పుడు మనము ఉండము ఇప్పుడు ఉన్న చట్ట చట్టకర చట్టపరంగా కావాలి ఒక మనకు మనకు ఉన్న ఒక మనకు ఉన్న ఒక ఆస్తి కావాలి అంటే కంపల్సరీ ఖచ్చితంగా మనం అందులో డాక్యుమెంటల్లో కంపల్సరీ చేయాల్సిందే కానీ మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో అక్కడున్న అధికారులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు అలాగే అక్కడ తీసుకునే లంచాలకు మనం మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా కష్టమైన పని ఎప్పుడైతే నేను మా అమ్మతో ఒక స్థలం డా రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎదుర్కొన్నాను నేను అక్కడ లంచం లంచం అనేది కా ఖచ్చితంగా ఉండాల్సిందే లంచం లేనిదే ఇప్పుడున్న దాంట్లో డాక్యుమెంటేషన్ అనేది జరగడం చాలా కష్టమైన పని లంచం అనేది వాళ్ళకు ఇవ్వకపోతే ఎలాంటి పని జరగదు అక్కడ డబ్బులకు చాలా డబ్బులకు చాలా విలువనిస్తారు మనిషికన్నా ఎక్కువ పేపర్కే విలువ పేపర్కి పేపర్కి విలువను ఇస్తారు మనిషికన్నా ఎక్కువ మాటకన్నా పేపర్కి ఇప్పుడు ఉన్న పేపర్కి ఎక్కువ విలువ ఉంది ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న జీవనశైలిలో కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు ఇలాంటి సమస్యలు కాబట్టి

ప్రతి దగ్గర ఉంటుంది ప్రతీది మనకు సంబంధించిన ఆస్తులు పూర్వం ఆస్తులు ఎలాంటివి ఉన్న ఈ డాక్యుమెంటేషన్లో మనం చేయలేకపోతే అది మనకు సంబంధించిన ఆస్తి కాదు అన్నట్టు ముద్ర వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది చేసుకోవాల్సిందిగానే ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి మనం చూసి చాలా కష్టమైన ప పపరిస్థితి అయినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చేసుకునేటప్పుడు ఈడ ఇవి చేసేటప్పుడు ఇ ఈ కాగితాల్లో ఏ పేపర్కి ఏ కాగితమైన మనకు సంబంధించి లేకపోయినా కూడా మనము దాన్ని తీసేస్తారు దాన్ని ఒక అధికారి కనుక లేకపోయినా కూడా దాని సా దాని సంతకం కోసం మనం ఎన్ని రోజులు తిరగాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా ప్రతీది ఒకటి చూసుకొని పోవాలి చాలా కష్టమైన పని